హలో మా అజ్యోతిష్ మాతి గారా అమ్మా మీకు దేవుని గడపు దగ్గర రెండుెకరాాల భూమి ఉంది కదా దాన్ని ఏమన్నా గుత్తకి ఇస్తారా ఆ ఒక యాభై సెంట్లు చాలుమా కూరగాయలు అన్నీ పండించుకుందందుకు

అంటే పూర్తిగానేస్తారా ఇప్పుడు దాంట్లో ఏమేమి పండుతాయ మా మామూలుగా అక్కడ మామూలుగా చుట్టుపక్కల ఏమేం వేసుకుంటారంతా అవునా ఇట్లా కుర్రలు అవన్నీ ఏమన్నా వేసుకోవచ్చమ్మా

ఎంత ఉంటుందమ్మా గుత్త ఎకరాకి ఎక్కరా లక్షణ కొంచము కొంచెం చూసుకొని చేసుకోండి మది లక్ష రూపాయలు కంటే కొంచెం ఎక్కువే కదా

ఐదు పర్సెంటు మరి గుత్త మరీ గుర్త్త ఇవ్వాలి కదా మళ్ళా అండి అవునా చుట్టుపక్కల లక్షాయావేలు ఉందా అవునా సరే సరేలేమ్మా అట్లేలేండి ఇకా దానికి నేను మీ ఆధార్ కార్డు ఏమన్నా పాన్ కార్డు నాకు కొంచెం వాట్సాప్లో పంపితే నేను అగ్రిీమెంట్ అయన్నీ చేయిచ్చి మీకు పంపిస్తాను అది కొంచెం రిజిస్టర్ అగ్రిమెంట్ కొంచెం రిజిస్టర్ అట్లా చేసుకోవాలి కొంచెం అలా పంపండి మాట్లా సరే సరేమ్ ఇప్పుడు మీరు పంపిస్తే కన్నా నేను చేసి పంపిస్తాను అగ్రిమెంటు మీరు చూసుకోండి సరేమ్